దోమలు మోసుకొచ్చే డెంగ్యూ జ్వరం మలేరియా వంటివి రాకుండా చెయ్యడానికి ఎలాంటివి అలవాట్లు పాటించాలో ఇంకా ఎలాంటి అలవాట్లు మనము నేర్చుకోవాలో తెలుసుకుందాం అయితే దోమలు మోసుకొచ్చే ఈ డెంగ్యూ జ్వరం ఇంకా మలేరియా వంటివి రాకుండా ముఖ్యంగా మనము ఇ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అయితే ఎక్కడా కూడా నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి అయితే చెత్తాచెదారం ఉండే చోట్లల్లో మనము దాన్ని శుభ్రం చేయాలి ఇంకా ఎంతోమందికి మొక్కలు పెంచడం చాలా ఇష్టం అయితే ఈ దోమలు మొక్కల దగ్గరే ఎక్కువ ఉంటూ ఉంటాయి అయితే ఆ మొక్కలను మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల శుభ్రం చేసుకోవడం వల్ల అక్కడ ఎటువంటి ఆ పురుగులు కాని చెత్త కాని ఏం ఉండదు దాని మూలన మనకి దోమలు వచ్చే అవకాశం ఉండదు అయితే అప్పుడప్పుడు దోమల మందు కొట్టుకోవడం దోమల చక్రాలు వాడడం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇంకా విషయాలు ఏంటంటే దోమలు ఎక్కువ దూరం ఎగర లేవు కాబట్టి అంటే ఎక్కువ హైట్ ఎదగలేదు కాబట్టి ఆ దోమలను మనము ఎంత తొందరగా తోలి మన పరిసరాలను శుభ్రం చేసుకుంటే దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు రావు అయితే అవి ఏ నీటిలో అయితే నిలువ ఉంటున్నాయో ఆ నీళ్లు మనం చూసుకొని వాటిని దూరంగా ఉంచాలి అలాగే మలేరియా వంటి జ్వరాలు రాకుండా అవి నీళ్ల నిల్వలో ఉన్న నీళ్లు మనం వాడకుండా వాటిని ఒంపేవేయడం కాని లేదంటే ఆ ప్లేస్ లో మళ్ళీ నీళ్లు నిల్వ చేయకుండా ఉంచాలి ఇంకా ఎక్కడ చెత్తా చెదారం లేకుండా చూడాలి ఇల్లంత కూడా బ్లీచింగ్ తో ఒకసారి సుభ్రం చేయాలి ఇంట్లో ఎక్కడైన సరే దోమలు ఎక్కువ ఉన్నాయని అని మనకి తెలిసిన వెంటనే చక్కగా ఇల్లంత కూడా దోమలు పౌడర్ తో కాని దోమల చక్రాలతో కాని లేదా దోమలు ఆ పౌడర్ తో కాని మనము ఇల్లుని శుభ్రం చేయాలి దోమల పొగ వేసి దోమలను వెళ్ళగొట్టాలి